నక్షత్రాలను విశ్వాన్ని అధ్యయనం చేయటం వల్ల మనం నేర్చుకునేది ఏంటి అంటే రకరకాల నక్షత్రాలు ఎట్లా ఉంటాయి యూనివర్స్ అంటే ఏంటి యూనివర్స్లో ఎన్ని రకాల ప్లానెట్స్ ఉన్నాయి ఆ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత దూరం ఉన్నాయి సో వాటి వల్ల వచ్చే మధ్యలో నక్షత్రాలు ఏంటి ఏంటి నక్షత్రాలకు కూడా కొన్ని పేర్లు ఉంటాయట ఐ మీన్ నాట్ షూర్ అబౌట్ దట్ బట్ ఎస్ పేర్లు ఉంటాయట ఆ పేర్లు ఎలా ఉంటాయి ఏం కథ అనేది మనం నేర్చుకోవచ్చు అది కూడా ఒక రకంగా మంచి నాలెడ్జే